హలో చెప్పండి అవును లక్ష్మి టెంప్ మాట్లాడుతున్నరాండి అయితే ఈరోజు మేము కొన్ని మెడిసిన్స్ ఆర్డర్ చేశామండి ఫంక్షన్ నుంచి అవి డెలివరీ చేశారు మేము రిసీవ్ చేసుకున్నాము అవి పొందాము అయితే అవి ఎలా వాడాలో ఏ విధంగా వాడాలో ఏ సమయానికి ఎలా వేసుకోవాలో ఏది చెప్పలేదు ఇవి తెలుసుకోవాలనుకుంటున్నాం ఇచ్చారండి కానీ ఒకసారి మీరు చెప్తే మంచిగ తెలుసుకుంటాను అంటే ఫస్ట్ ఏ టైంలో వేసుకోవాలో చెప్పాలి అలాగే ఈ రెఫ్రిజిరేటర్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చా అనేది కూడా చెప్తే మంచిదండి

ఓకే అండి మ్మ్ అంటే అది వాడినప్పుడు ఒకటి బయటకి తీసి తర్వాత పెట్టేయాలాండి లోపల అలాగే అండి అవునవునుండి అంటే ఫస్ట్ ఎయిడ్గా కూడా వాడతాము ఇప్పుడు పర్టికులర్గా ఒకరికి ఫీవర్ ఉందండి ఇంట్లో

ఓకే అండి ఓకే ఆ అవునువును అటెన్ ట్వంటీ ఫైవ్ ఒక రెండు స్ట్రిప్లు పెట్టామండి ఓకే

ఆ సిరప్ స్టోర్ చేయాల్సినవసరం లేదు కదండి ఫ్రిడ్జలో అలా పెట్టల్సినవసరం లేదుగా ఓకే సార్ మ్మ్ మ్మ్ ఇంకేం లేదండి ఇదే అంటే ఏ సమయాన్ని వేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాలి అని అడగడానికి తప్పకుండా అండి తప్పకుండా చేస్తాను ఓకే ఓకే అండి ధన్యవాదాలు ఇంకేం లేదండి ఓకే ధన్యవాదాలు